నేను తీసిన మొట్టమొదటి ఫోటో సూర్యాస్తమమం దానిని నేను పదిహేను సంవత్సరల వయసులో తీసాను అప్పుడు అది ఎందుకు తియ్యాలి అనిపించింది అంటే సూర్యాస్తమయం సమయంలో మన క్లైమేట్ కూడా చాల బాగా ఉంటుంది మనకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఆ సూర్యాస్తమయం అనేది మనం ఒకవేళ సముద్రం దగ్గరనుండెల్లి చూస్తే అది యొక్క మంచి యా మంచి ఫీల్ కొద్దీ ఉంటది సూర్యాస్తమయం సమయంలో అక్కడ చాల మంది కూడా ఎంజాయ్ చేసుకుంటుంటారు సూర్యాస్తయం సమయంలో ఆకాశం కూడా ఎర్రగా ఉంటుంది ఎరుపు అనేది మనం ఆ నీళ్ళల్లో చూస్తే నీరు కూడా ఎర్రగా ఉన్నటు అనిపిస్తుంది అప్పుడు ఆ టైమ్లో అది అంత బాగా నచ్చింది కాబట్టి దాన్ని నేను ఫోటో తియ్యాలనుకున్నాను నేను అదే నా మొదటి ఫోటో కాబట్టి అది నాకు ఇంకా అలానే జ్ఞాపకం ఉన్నది